టెక్నాలజీ అనేక సమస్యలకు పరిష్కారం కలగదు కానీ ఒక ముఖ్యమైన సమస్య స్వచ్ఛమైన త్రాగునీటి కొరత ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు శుభ్రమైన తాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారు దీనికి టెక్నాలజీతో పరిష్కారం చెప్పవచ్చు అది ఏమిటంటే అట్మాస్ఫేరిక్ వాటర్ జనరేటర్స్ ఏడబల్యూజి ఇవి గాలిలోని తేమను స్వీకరించి తాగునీటిగా మారుస్తాయి ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో నివసించే ప్రజలకు విపత్తు సంభవించిన సమయంలో తాగునీటి అవసరాన్ని తీర్చేందుకు సైనిక శిబిరాలు గ్రామీణ ప్రాంతాలు మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు ఉదాహరణకి జన్ ఏక్యూ అట్మాస్ఫిరిక్ వాటర్ జనరేటర్ ఇది గాలిలోని తేమను తాగునీటిగా మార్చి రోజుకు యాభై నుంచి వెయ్యి లీటర్ల వరకు ఉత్పత్తి చేస్తుంది రెండవది వాటర్ జన్ ఇది సైనిక వినియోగం మరియు గ్రామీణ ప్రాంతాల కోసం రూపొందించిన ఏడబల్యూజి సిస్టం ఈ తరహా టెక్నాలజీలు భవిష్యత్తులో నీటి కొరత సమస్యను తగ్గించడంలో కీలక పాత్ర పోషించగలవు